గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ మ్యాడమ్ మీరు ఏరియా ఆఫ్ హెడ్ డాక్టరా మ్యాడమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ డాక్టరా మ్యాడమ్ మ్యాడమ్ మా ఏరియాలో కొంచెం చాలా మందికి కోవిడ్ సింటమ్ సింటమ్స్ కనిపిస్తున్నాయి మ్యాడమ్ మీరు ఏమైన ప్రికాషన్స్ చెప్తారా అని కాల్ చేసాను మ్యాడమ్ గద్వేల్ మ్యాడమ్ సింటమ్స్ ఏర్పడుతున్నాయి మ్యాడమ్ చాలా మందికి మీరు ఏమైన ప్రికాషన్స్ చెప్తారా అని ఆ అవును మ్యాడమ్ అదే మ్యాడమ్ మీరు ఏమైన క్యాంప్లాగా మా దగ్గర వేసి కొంచం మోటివేట్లాగా చేసి వాళ్ళకు మీ ప్రికాషన్స్ పాటించేటట్లు చేస్తారేమోనని అడుగుతున్నాం మ్యాడమ్

మ్యాడమ్ నేను స్పాన్సర్ చేస్తాను మ్యాడమ్ మా ఏరియాకి ఆ అవును మ్యాడమ్ ఓకే మ్యాడమ్ నేను ఒకసారి మీ హాస్పిటల్కి వస్తాను మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్